ఇక్కడ మీరు ఇచ్చిన సీనరీ ఏంటంటే లోన్ కోసం అప్లై చేస్తున్నారు మరియు ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ ప్రూఫ్ అందించాలి అన్నారు కదా ఈ అప్లై చేయాలి అంటే ఫస్ట్ మనము ఈపీఎఫ్ పోర్ట్లో లాగిన్ అవ్వాలి లాగిన్ ఎలా అవ్వాలి అంటే అక్కడ ఈపీఎఫ్ లాగిన్ పోర్టల్లో మనకి ఏ ఏం అడిగితే దా వాటితో మనము లాగిన్ అనేది ఆ డీటెయిల్స్తో మనం లాగిన్ అనేవి చేయాలి తరువాత ఈపిఎఫ్ కాంట్రిబ్యూషన్ చూడటానికి మన పాస్బుక్ సెక్షన్కి నావిగేట్ అవ్వాలి నావిగేట్ చేసినాక నావిగేట్ చేయాలి చేసినాక ఈ లో లోన్ అప్లికేషన్ కోసం పాస్బుక్ రూపొందించడానికి మీకు అంటే కావాల్సిన టైం పీరియడ్ని ఎంచుకోవాలి ఎంచుకుంటే ఎంచుకోవడానికి ఎంచుకోవాలి ఎంచుకోవడానికి ఎంత టైం పీరియడ్ పడుతుంది అనేది మనము తెలుసుకోవాలి